హలో హలో నమస్తే బాపు బాపు ఎలా ఎలా ఇక్కడ సీసీ దగ్గర బాపు ఎలక్ట్రీషనా బాపు నమస్తే ఇక్కడ అది మాకు తెలిసిన ఎలక్ట్రీషను ఇక్కడ పని చేస్తాడు సబ్ స్టేషన్లో ఆయన దగ్గర నుండి నెంబర్ తీసుకున్నా బాపు మనకు ఆఫీసు రెనోవేట్ ఇచ్చేది ఉందా దానికి వైరింగు మన ఇక్క ఇక్కడనే సీసీలో అయితే మరి ఎంత తీసుకుంటారు దేనికి అంత ఒకసారి చెప్తే అదే కనుక్కొని రేట్ ఫిక్స్ చేసుకుందామని ఫోన్ చేసిన్నే మొత్తం అండర్ గ్రౌండ్ సర్ఫేస్ అన్నున్నాయి మరి ఎంత తీసుకుంటారు ఏంటి అన్నది తెలిస్తే మాట్లాడదామని చూస్తున్నా కాకా ఏమంటావు ఇప్పుడు నార్మల్ ఒక ఒక ఫోర్ రూమ్స్ వైర్ వైరింగ్కి ఎంత అవుతుంది కాకా

ఇంకా అంటే ఈ గోడలోపు ఇది అండర్ గ్రౌండ్ గిట్ల గోడను కోసి అది బరాబర్ ఓకే ఓకే ఇది సర్ఫేస్ ఎట్లా కాకా పైపులు ఈ గోడ మీదకెళ్ళి ఇట్లా వస్తాయి కదా

ఎద్ ఏది తక్కువ పడుతుంది కాకా ఏ పైసలు ఉంటుందా కాకా ఎక్కువ రోజులు వచ్చేది కావాలి మంచిగా ఉండాలి అంతే

ట్వంటీ ఫైవ్ తౌజండ్ అంటే ఎట్రా కాకా కొంచెం జర ఏమన్నా చూడాలే కదా పదిహేను వేలు దాకా పదిహేను వేలల్లో ఏం కాదా కాకా పదిహేను వేలల్లో ఏం కాదానే ఒక పద్ సరే కాకా నా బడ్జెట్ ఇరవై వేల లోపు మరి చెప్తానే రేపటి వరకు ఏదన్నా ఒకటి చెప్తా సరే కాకా